మనము తెలంగాణలోని వ్యాపారాలు తమ కార్యకలాపాలు మరియు ఉత్పత్తులను మెరుగుపరచడానికి సాంకేతికలను మరియు ఆవిష్కరణలను ఎలా ఉపయోగించుకుంటామంటే వేగవంతమైన వృద్ధి నిర్మాణంలో విజృంభణ ఆర్థిక దేశ ఆర్థిక వ్యవస్థను ఆర్థిక ఆర్థిక శాఖలను ఇంకా చిన్న చిన్న ఇంకా చిన్న చిన్న వ్యాపారులని మనం పెంచడము ఇంకా మనం ఇంకా మనకి తగిన మొత్తంలో మనం సహాయం చేసుకోవడము ఇలాంటివన్నీ చాలా చూస్తే తెలంగాణ పెరుగుతుంది ఇంకా మన ఐటీ ఉత్పత్తులు ఫార్మా ఇలాంటివన్నీ ఇలాంటివన్నీ దాంట్లోను అన్ని రంగాల్లోనూ మనం ముందుండాలి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఇలాంటివి ఇలాంటివి అన్ని మనం ఎక్కువగా చేస్తూ ఉండాలి మనం ఎప్పుడుఅన మనం ఎక్కువ ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ ఇస్తామో అప్పుడు మన దేశ ఆర్థిక వ్యవస్థ అనేది బలపడుతున్నది ఇండియా అనేది ఇప్పుడు ఇంకా ఇంకా భారతదేశ ఆర్థిక వ్యవస్థ కూడా తెలంగాణ చాలా చాలా ముందుండి సహకరిస్తుంది ఇలానే సహకరించాలంటే మనము ఇంకా ముందుండి పెద్ద పెద్ద వ్యాపారాలు కంపెనీలు స్థాపించాలి స్థాపించిన కంపెనీలను

ఇలాంటివన్నీ చేసి మనం మన తెలంగాణలోని వ్యాపారాలను కార్యకలాపాలను ఉత్పత్తిలో మెరుగుపరచడానికి సాంకేతిక ఆవిష్కరణని ఇంకా పెంచాలి అంటే సైన్స్ విద్యార్థులను వాళ్లు ఇంకా బయటికి రావాలి మనం ఇంకా మనం ఇంకా మంచి మంచి గొప్ప గొప్ప గొప్ప గొప్ప విద్యార్థులైన వాళ్ళు తెలంగాణలోకి వచ్చి చదువుకుంటే వాళ్ల వాళ్ల తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధి పడుతుంది వాళ్లు కూడా మెరుగుపడతారు ఇంకా వాళ్ళకి మంచి ఇంకా తెలంగాణలో అమెజాన్ యొక్క రెండవ రెండవ అతిపెద్ద క్యాంపస్ ఉన్నాయి మైక్రోసాఫ్ట్ యొక్క రెండు పెద్ద క్యాంపస్ ఉన్నది యూఎస్ తర్వాత ఇక్కడనే పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి ఉబర్ ఓలా హైదరాబాదులో లేని కంపెనీయే లేదు కాబట్టి మనం హైదరాబాద్కు వచ్చి మనం మన ఉపాధి ఉపాధి సౌకర్యాల మేరకు ఇంకా ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీలు టిసిఎస్ విప్రో రిలయన్స్ ఇలా చాలా రకాలు ఉన్నాయి మనం ఉపాధి ఉపాధి కొరకు మనం ఇలా కంపెనీల కంపెనీలతో వచ్చి మనం ఇలా చేసుకుంటే మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది మనకి ఉద్యోగ ఉపాధి కూడా కలుగుతుంది ఈ ఉద్యోగ ఉపాధి వల్ల మనం తెలంగాణలోని వ్యాపారాలు కార్యకలాపాలు ఉత్పత్తులను మెరుగుపరచవచ్చు ఇంకా మనం చాలా చాలా గనులు నిధులు నియామకాలు ఇలాంటివి అన్నీ చేస్తాము నియామకాలు తేవడం వల్ల ఇలాంటివన్నీ చేస్తే ఇంకా తెలంగాణ తెలంగాణ ఇంకా ఆర్థికంగా మెరుగుపడుతుంది ఇంకా మనం వేగవంతమైన అభివృద్ధి చేయాలి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను ఇంకా వంద రెండు వందలు అట్ల పట్టుకొని రావాలి పట్టుక వచ్చిన పట్టుక వచ్చిన మీదట మనకి అన్ని సాధ్యం అవుతాయి వేగవంతమైన వృద్ధి నిర్మాణంలో మన దేశ ఆర్థిక వ్యవస్థకు అధిక సహకారము ఇలాంటివన్నీ చేస్తే మన ఇలాంటివన్నీ చేస్తే మన తెలంగాణ అనేది ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది తెలంగాణలోని వ్యాపారాలు కార్యకలాపాలు ఇలాంటివన్నీ ఇవన్నీ చాలా వృద్ధి పాలు వృద్ధి వృద్ధిల్లోకి రావాలి అంటే యువతకి యువతరం అనేది చాలా కష్టపడాలి యువతరంగం ఎప్పుడైతే కష్టపడుతుందో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కూడా చాలా బలపడుతుంది ఎలాగా అయితే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు

ఇప్పుడు దే ఇప్పుడు భారతదేశం మా భారతదేశం అనేది మొత్తము మొత్తం ప్రపంచంలో పదకొండవ పదకొండవ పదకొండవ లార్జెస్ట్ పదకొండవ గ్రోయింగ్ ఎకానమీగా ఉంది గత గత రెండు మూడు సంవత్సరాల్లో దాన్ని మనము టాప్ ఒకటి రెండులోకి పట్టుకెళ్లగలిగితే మన దేశాన్ని మన దేశ జీడీపీని అది గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ దీన్ని మనం చాలా రకాలుగా పెంపొందించవచ్చు ఇంకా దాన్ని చాలా రకాలుగా మనం మెరుగుపరచవచ్చు కూడా ఇంకా ఇలాంటివన్నీ ఇలాంటివి అన్నీ మనము మెరుగుపరచి ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో అప్పుడు దేశాన్ని దేశానికి కూడా మనము అభివృద్ధి చేసిన వాళ్ళం అవుతాం ఇంకా మనం ఐటీ దిగుమతులు ఎగుమతులు ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి ఎప్పుడైతే ఇలాంటివన్నీ చేస్తాము మనకు కూడా కొంచెం నమ్మకం అనేది వస్తున్నది ఇంకా మనము పచ్చడిల బిజినెస్ ఇలాంటివన్నీపెట్టుకోవచ్చు ఇలాంటివన్నీ పెట్టుకొని మనం ఎగుమతి దిగుమతి చేసుకోవచ్చు ఇంకా స్వీట్లు ఇలా తినుబండారాలను కూడా మనం ఎగుమతి దిగుమతి చేసుకొని ఇంకా ఇంకా వాటిని పెంచవచ్చు కాబట్టి వేగవంతమైన అభివృద్ధి నిర్మాణంలో విజృంభన దేశ ఆర్థిక వ్యవస్థకు అధిక సహకారము ఇలాంటివన్నీ లభించాలి